వ్యాధులు రాకుండా అనారోగ్యం అనారోగ్యం కాకుండా ఉండటానికి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీటి గుంటలు ఆ నీటి గుంటలలో నీళ్ళు నిల్వ నిల్వ ఉండటం ఆ నీళ్ళు నిల్వ ఉండి ఆ ప్రాంతాలు లేకుండా చూసుకోవడం ఏమైనా మూతలు లేకుండా ఉన్న వాటిలో నీరు నిల్వ ఉంటాయి కదా ఆ నీటిని ఆ నీళ్ళు అన్నింటిని గుమ్మరించుడు పది పదిహేను రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటాము పాకలు పట్టకుండా చూసుకుంటాము దోమలు రాకుండా ఉంటే దోమలతో ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి జ్వరాలు వస్తాయి అవి ఇవి అవుతాయి అవి కాకుండా చూసుకుంటాము చుట్టు పరిసరాలు నీట్గా ఉండేటట్టు చూసుకుంటాము చెత్త చెదారం లేకుండా ఆ చెత్త చెదారం వల్ల దోమలు వస్తాయి చెత్త ఏది లేకుండా ఉండేటట్టు చూస్తాం ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలి వేడివేడిగా ఉన్నది ఇప్పడు మెయిన్ వర్షాకాలం కాబట్టి వేడిగా ఉండేది తీసుకోవాలి కొద్దిగా ఖరాబ్ అయినది ముందు రోజుది అట్లా పాడైనది తీసుకోకుండా పళ్ళు తినాలి మంచి ఆరోగ్యంగా ఉండటానికి పళ్ళు ఫలాలు ఇంకా మంచి జ్యూస్లు తాగాలి ఫ్రూట్స్ జ్యూస్లు తాగాలి పద్ధతులు గురించి ఏమి పద్ధతులు ఉంటాయి ఆరోగ్యం మంచిగా ఉంచుకోవడానికి అంటే సిస్టమేటిక్గా ఉదయం లేవాలి యోగా కానీ అటువంటిది ఏమైన్నా కానీ చేసుకోవాలి అలాంటివి చేసుకుంటే ఆరోగ్యం అనేది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మనకు ఆ డే అంత యోగా కానీ అలాంటివి చేస్తే మెడిటేషన్ టైం టు టైం తినడం భోజనం కాకుండా చపాతి అట్లా తినడం చపాతి తినాలి అన్నం ఊరికే అన్నం తినడం కన్నా ఇలాంటివి తింటు ఉంటే మనకి హెల్త్ అనేది బాగుంటుంది